నేను బిర్యానీ ఆర్డర్ చేసాను అట్లనే నాన్ వెజ్ కర్రీస్ కూడా ఆర్డర్ చేసాను పన్నీర్ కర్రీ కూడా ఆర్డర్ చేసాను చికెన్ మంచూరియా నూడిల్స్ కూడా పది చపాతీలు చెప్పాను ఐదు చపాతీలు పంపండి మిగతా ఐదు చపాతీలు క్యాన్సల్ చేసేయండి తగ్గించండి థ్యాంక్ యు